హలో చెప్పండి

అనంతపూర్లో క్లైమేట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది అండి మీరు వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళవచ్చు మంచి క్లైమట్ ఉంది మీకు ఏ ఇబ్బందికరమైన క్లైమట్ అయితే లేదు ఏమి ఉండదు మీరు చక్కగా ప్రయాణం చేయవచ్చు అనంతపూర్ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా కూడా మీరు వెళ్ళవచ్చు సరే